నేను మీషోలో ఒక టాప్ ఆర్డర్ పెట్టుకున్నాను అయితే నేను కలర్ పెట్టుకున్న ఆర్డర్ వేరే కానీ నాకు డెలివరీ చేసిన టాప్ కలర్ వేరే దీనివల్ల నేను చాలా అసంతృప్తి చెందాను అలాగే నేను దీని కోసం వెచ్చించిన మనీ కూడా చాలా ఎక్కువ ఎందుకంటే ఆ టాప్ క్వాలిటీ అంత బాగాలేదు నాకు ఏమి నచ్చలేదు అందువల్ల నేను తిరిగి దీన్ని రిటర్న్ చేద్దామని అనుకుంటున్నాను